నేను మా మాతృభాష తెలుగు అందువల్ల నాకు తెలుగు పుట్టిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తెలుగులోనే కుటుంబ సభ్యులంతా తెలుగులోనే మాట్లాడం వల్ల నాకు తెలుగు వచ్చింది అలాగే తెలుగు వచ్చింది అలాగే మళ్ళీ మాకు చదువుకునే బడిలో కూడా మాకు తెలుగే బోధించేవారు తెలుగు బోధించడం వల్ల మాకు తెలుగు వచ్చింది నేను చదువుకున్న భాష కూడా తెలుగే దానివల్ల నేను తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నాను దానివల్ల నాకు తెలుగు మీద అనుభవం ఉంది మా రాష్ట్రంలోనే కానీ మేము నివసించే ప్రాంతంలో కాని మా చుట్టుపక్కల ఎవరైనా తెలుగులోనే మాట్లాడతారు అందువల్ల మాకు తెలుగే ఎక్కువగా వస్తుంది మా మాతృభాష తెలుగు అయినందువల్ల మేము తెలుగులోనే అన్నీ నేర్చుకున్నాము తెలుగే మాట్లాడుతాము